చెప్పండి ఏమి కావాలి పాలు కావాలా ఏమి కావాలి అండి ఓ వంద లీటర్లా ఎప్పటికి అండి ఎల్లుండా చూద్దాము అండి అంటే మిగతా ఆర్డర్లు కూడ ఉన్నాయి అంటే ఇక్కడ చాలా మంది వస్తారు అండి ఎందుకంటే మేము పితికిన పాలు పితికినట్టు ఫ్రెష్గా అమ్ముతాము అలాగే తోడేట్టి పెరుగు అందుకు ఆర్డర్లు ఎక్కువ వస్తాయి అండి మీరు ఎల్లుండికి అంటున్నారు కదా మ్యాక్జిమమ్ అవుతుంది ఖచ్చితంగా అయ్యేలాగే చూస్తాము చెప్పాలి కదా మీరు ఆటో పురమాయించుకొని మీరే పట్టుకెళ్ళేలా ఉంటే కనుక నేను రెండు వేలలో మీకు అందుబాటులో పెడతాను అండి పాలు ఎందుకంటే మాకు మిగతా పర్లేదు అండి అయితే క అయితే ఆరోజుకి అందుబాటులోకి ఉంటాయి పాలు అదేను అండి నేను అదే అడుగుతున్నాను నేనే ఇప్పుడు ఏంటి ఇంతకి ఫంక్షన్ ఏంటి అండి పెళ్ళా లేకపోతే బర్త్డే ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్నారా అదే వంద లీటర్లు ఏందుకా అని నేనే అడుగుదామని అనుకుంటున్నాను అండి తెలుస్తుందిలేండి సార్ అదే వంద లీటర్లు అంటే మీరు ఒకేలా మీకు అలా తోడు పెట్టి ఏంటి పన్నీర్ అంటున్నారు పన్నీర్కి అలా చేయాలి అంటే మేమే చేస్తాము అండి కాకపోతే మీరు మీకు ఇచ్చే మీకు మీరు పట్టుకెళితే మాకు ఏమి ఇబ్బంది లేదు మీకు ఏమైనా కొంచెం టైమ్ కలిసి వస్తుందేమో అని చెప్తున్నాను అంతే మా దగ్గర ఇలా పన్నీర్ అమ్ముతాము అండి మేమూని సరే లేండి

అంటే వంద లీటర్లు పన్నీర్కే అండి

ఏ ఊరండి ఇక్కడేనా లోక్ లోకల్లో అండి సరే అండి ఏటంటే మీకు మేము అందరికీ సమానంగానే అంటే మీరు ఇప్పుడు వచ్చారని ఎక్కువ వేయడం లేకపోతే డైలీ వచ్చేవాళ్ళకి తక్కువ అలా ఉండదు అండి అందరికి కస్టమర్లు అందరికీ మేము సమన్యాయం చేస్తాము అండి ఇప్పుడు మాకు లీటరు వచ్చేసి అండి మేము పితికినవి పితికినట్టు ఇస్తాము కాబట్టి మేము మామూలుగా వచ్చేవాళ్ళకి వంద రూపాయలు అమ్ముతాము అండి మీరు ఒకేసారి వంద పట్టుకు వెళుతున్నారు కాబట్టి మేము మీకు తొంభై రూపాయలకి ఇస్తాము అండి అయితే మరి అంతకు మించి అంటే రెండు రోజులు కష్తం అవుతుంది కదండి ఎనభై ఐదు అంటే ఏం లేదండి అంటే ఏం లేదండి అదేలేండి మీ మీరు వచ్చిన వచ్చింది మంచిగానే ఉంది మీరు చెప్పింది కార్యం కూడా మంచి కార్యమే అండి కాకపోతే నేను అనేది ఏంటంటే మా ఇంకా ఆర్డర్లు ఉంటాయి కదా అండి ఇంకా వచ్చే వచ్చే పితికే పాలు సరిపోవండి అది నేను అనేది అదేలేండి కాకపోతే నేను అనేది ఏంటంటే మేము చెప్పేది వినండి అంటే ఇక్కడ వచ్చే లీటర్లు ఇక్కడ సరిపోతాయి అండి మీకు ఎక్కువ కావాలి కదండి మరి వంద లీటర్లు అంటే మాటలు కాదు కదా నేను వేరే చోట నుంచి కూడా తెప్పిస్తాను అండి అక్కడ కూడా ఇలానే ఫ్రెష్ పాలు అమ్ముతారు అండి అప్పటికప్పుడే పితికినవి అక్కడ నుంచి కూడ తెప్పిస్తాను అందుకు అంటే అక్కడి వాళ్ళకు కూడా నేను ఇచ్చుకోవాలి అండి కదండి మరి అయిన మీరు అడిగారుగా మిగతావాళ్ళని తెప్పిస్తాను ఏదో సరే అండి ఇంకా ఎనభై ఐదు ఖాయం చేసుకోండి అయితే రాత్రికి పట్టుకెళతారా సరే సరే అండి మీకు మరి టిన్ మాత్రం తిరిగి వెనక్కి తెచ్చేయాలి అండి పాలు వేసేసుకున్నాక అడ్వాన్స్ ఏమైనా ఇవ్వగలరు అండి అంటే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చుకోవాలి కదా లే అయిదు వేలు ఇవ్వండి మరి మీరు మీరు మొత్తం

సరే సంతకం పెట్టండి